నేను చదివిన చివరి పుస్తకం ది హ్యాపీ క్లాస్ రూమ్ ఇది మరియు బాబా ఆదిత్య నాథ్ రచించిన ఒక పుస్తకం ఇది భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు కదా ఈ పుస్తకం నాకు చాలా ప్రభావం చూపించింది ఎందుకంటే ఇది విద్య యొక్క శక్తి మరియు దాని ద్వారా మార్పుని తెచ్చే సామర్థ్యాన్ని నేర్పించింది ఈ పుస్తకంలో పాఠశాల ఉపాధ్యాయుడు తన విద్యార్థుల జీవితాలపై ఒక లోతైన ప్రభావం చూపుతాడు అతను వారికి నేర్పడంతో పాటు అతను వారికి జీవిత నైపుణ్యాలు మరియు నైపుణ్యాలను కూడా నేర్పిస్తాడు ఈ నైపుణ్యాలు వారికి తమ జీవితంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది ఈ పుస్తకం నాకు ఒక ముఖ్యమైన నేర్పింపును ఇచ్చింది విద్య ఒక శక్తివంతమైన సాధనం దీన్ని మంచి కోసం ఉపయోగించవచ్చు ఈ పుస్తకం నాకు నా సొంత జీవితంలో మరింత సానుకూల ప్రభావం చూపచడానికి మరియు ఇతరులకు సహాయం చేయడం ప్రేరేపించింది ఈ పుస్తకం యొక్క కొన్ని నిర్దిష్ట అంశాలు నన్ను ప్రభావితం చేశాయి ఉపాధ్యాయుడి విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమ మరియు కట్టుబడి అతను వారికి మంచి జీవితాన్ని నిర్మించడానికి సహాయం చేయడానికి కృషి చేస్తాడు అది ఏమైనా విద్య యొక్క శక్తి ఈ పుస్తకం చూపిస్తుంది ఎలా విద్యా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చగలదు కలదు ఒక వ్యక్తి ఒక వ్యత్యాసాన్ని చేయగల సామర్థ్యం ఈ పుస్తకం చూపిస్తుంది ఎలా ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచంలో మార్పును తెచ్చుకోవచ్చు నేను ఈ పుస్తకాన్ని అందరికీ సిపాసు చేస్తున్నాను ప్రత్యేకించి ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలు ఇది విద్య యొక్క శక్తి మరియు దాని ద్వారా మార్పుని తెచ్చే సామర్థ్యం గురించి ఒక శక్తివంతమైన కథ